హలో ఏవండీ మీరు లోకల్ గైడ్ ఏనా అండి నాకు విజయనగరంలో క్లైమేట్ ఎలా ఉంటుందో చెప్తారా కొంచెం ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఇక్కడ ఓకే సార్ ఇక్కడ మరి ఒకటి విన్నాను రాంనగర్ అనేసి ఛీ రామతీర్థాలు టెంపుల్ దగ్గర చాల హీట్గా ఉంటుంది చలి కాలం అయినా అలానే ఉంటుంది అని విన్నాను అది నిజమేనా హీట్గానే ఉంటుందా చలి కాలం అయినా ఎండాకాలంకి ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా అండి లావా వల్ల అలానే ఉంటుందా అండి దాని వల్లేనా హీట్ ఎక్కువ వస్తుందా అండి ఓకే అండి ఓకే అండి మాకు ఫోటో షూట్ అవి అవసరం లేదండి ఓకే అండి సరే అండి మీకు వచ్చే ముందు కాల్ చేస్తాం మాకు అన్నిప్లేసులు ఒకసారి చూపిస్తారా చూపించి ఆ క్లైమేట్ గురించి మాకు ఎక్స్ప్లయిన్ చెయ్యండి దగ్గరుండి సరే అండి వచ్చే ముందు కాల్ చేస్తానండి